నేను మా మిత్రులతో కలిసి మేము లేక మేము మా మిత్రులము అందరం ఎప్పుడైనా ఎక్కడైనా లేదా స్కూల్ టైంలో కానీ లేకపోతే కాలేజ్ సమయంలో కానీ మేము అందరం గ్రూప్గా పరిగెత్తేవాళ్ళం రన్నింగ్ క్లబ్లో అంటే చేరలేదు కానీ ఇప్పటి వరకూ ఇది ఒక గ్రూప్తో పరుగెత్తినప్పుడు గల అనుభవాలు చాలా మధురంగా ఉంటాయి ఎందుకంటే పొద్దు పొద్దున్న లేవడానికి కానీ లేకపోతే సాయంత్రం పరిగెత్తడానికి కానీ ఉన్న ఆరుగురికి వె ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి లేపడం కానీ లేకపోతే వాళ్ళను రావాలి అని ప్రోత్సహించడం కానీ చాలా జరుగుతూ ఉంటుంది కొంతమంది నిరాకరించే వాళ్ళు పరిగెత్తడానికి మరికొందరు చాలా ఉత్సాహం చూపే వాళ్ళు ఇందులో మొదటిగా నన్ను తీసుకుంటే నేను కూడా చాలా ఉత్సాహం చూపేవాడిని కానీ మా మిత్రులు కొందరు ఇద్దరు ముగ్గురు నిరుత్సాహపడేవారు తమకు తొందరగా ఆయాస పడేవారు ఈ గ్రూప్తో పరిగెత్తడం చాలా లాభాలు ఉంటాయి ఇప్పుడు ఇతరుడు ఒక వ్యక్తి పరిగెత్తడంలో ఆయాస పడిన లేకపోతే వెనుకబడిన ఇతర ఇతర స్నేహతులు తనని ప్రోత్సహిస్తారు ఏమి కాదు పరిగెత్తు మాతో మేమున్నాం కదా మేం పరిగెడుతున్నాం అనగానే అనే లక్షణాలు ఇక్కడ మనం గ్రూప్కు వెళ్ళడం ద్వారా అనేక లక్షణాలు ఏర్పడతాయి మనకు కూడా మనం వెనుకబడినప్పుడు వాళ్ళు ప్రోత్సహించడం ద్వారా మనం కూడా ఈ పనిని చేయగలుగుతాం అనే ఒక నమ్మకం లాంటిది మనకు ఏర్పడుతుంది ఇప్పుడు ఇక్కడ లేకపోతే మనం ఆగిపోయినప్పుడు మన మిత్రులు నువ్వు ఎప్పుడు ఆగిపోతావ్ నువ్వు వేస్ట్ అనే అలాగా నిరుత్సాహపరుస్తుంటే మనకు మనకు కూడా నిరుత్సాహంగా ఉండి ఇది మనం చేయలేమే అన్నా భావోద్వేగానికి గురై తెల్లారి నుండి లేకపోతే వారితో ఇంకొకసారి గ్రూప్తో పరుగుతీయడానికి చాలాగా ఇంట్రెస్ట్ చూపిం చూపించకపోవడం లేకపోతే వారు పిలిచిన రాకపోవడం లాంటిది సాధారణంగా చేయడం జరుగుతుంది ఇక్కడ మరి నేను వెళ్ళినప్పుడు చాలా విశేషాలు కానీ చాలా సంఘటనలు జరిగినాయి నేను ఒపరి చూడకుండా ఒక గుంతను తట్టుకొని పడిపోడం జరిగింది అప్పుడు నా స్నేహితులే వారు నన్ను ఇంటికి తీసుకొచ్చారు నాకు తగిలిన దెబ్బను కానీ నాకు తగిలిన నాకు కారిన రక్తం కానీ తుడిచి వాళ్ళు నన్ను ఇంటికాడ దింపడం జరిగింది పరిగెత్తడం మనకు శరీరానికి చాలా సామాన్యంగా లేకపోతే చాలా మన శరీరానికి కానీ మానసికంగా కానీ చాలా ఉప ఉపయోగం పరిగెత్తడం వల్ల మనం హెల్తీగాను లేకపోతే బలంగాను ఉండడం జరుగుతుంది పరిగెత్తడం వల్ల లాభాలే కానీ నష్టాలు అనేవి ఏవి ఉండవు ఇక నేను అందరికి సూచించేటిదేంటంటే మీకు అనుకూలంగా పరిగెత్తడం నచ్చకపోయినా లేకపోతే కుదరకపోయినా ఏదైనా క్లబ్లో చేరడం చాలా విషయం ఇప్పుడు చాలామందికి పరిగెత్తాలి నేను గొప్ప రన్నర్ కావాలి అనేది కోరికలు కూడా ఉండవచ్చు అలాంటి వారికి నేను చెప్పేది ఏంటంటే ఏదైనా రన్నింగ్ క్లబ్లో చేరి చాలా ఒక ప్రఖ్యాత గాంచిన కోచ్ దగ్గర రన్నింగ్ స్ట్రాటజీస్ కానీ లేకపోతే ఎలా పరిగెత్తాలి అనేది తీసుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను నేను ఎలాంటి రన్నింగ్ క్లబ్లో చేరాలనుకోవటం లేదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నా మిత్రులతో పరుగెత్తడం లాంటివి చేయడం ద్వారా నాకు రన్నింగ్ మీద ముక్తి లేకపోతే ప్రాధాన్యం ఉంది కాబట్టి నేను ప్రతిరోజు పరిగెత్తడం జరుగుతుంది అలాగే అప్పుడప్పుడు మేం గ్రూప్గా పరిగెత్తడం జరుగుతుంది నాకు ఎలాంటి రన్నింగ్ క్లబ్లో చేరాలనిలేదు కావున నేను అందరికీ ప్రోత్సహించేది ఏంటంటే అందరు పరిగెత్తాలి పరిగెత్తడం వల్ల మనకు లాభాలే తప్ప నష్టాలు లేవని నేను అనుకుంటున్నాను గ్రూప్తో పరిగెత్తడం వల్ల చాలా సంఘటనలు మరియు మరుపురాని సన్నివేశాలు ఎన్నో జరిగాయి